సార్ నమస్తే నా పేరు విజయ్ కుమార్ నేను మీ కార్ ట్రావెల్స్లో ఇంతకుముందు చాలా దూరం ప్రయాణం చేశాను ఆ దూర ప్రయాణంలో చాలా బాగా ఎంజాయ్ చేశాను అంతే కాదు నాతో పాటు నా కుటుంబ సభ్యులు కూడా చాలా సంతోషించారు అలాగే మరొకసారి మీ ట్రావెల్ నుండి ప్రయాణం చేయడానికి మేము సిద్ధపడుచున్నాము అందుచేత మాకు మేము ఇంతకు ముందు ఏ కార్లో అయితే ట్రావెల్ చేసామో మళ్ళీ మాకు అదే నంబరు గల కారు మాకు కావాలి డ్రైవర్ కూడా మాకు మొదటిలో వచ్చిన వ్యక్తినే కావాలి ఎందుకంటే మేము దూరం ప్రయాణం అనగా జమ్ము కాశ్మీర్ వెళ్ళాలని అనుకునుచున్నాము అందుచేత మేము ఆ ప్రదేశానికి వెళ్ళే సమయానికి మాకు అన్ని సిద్ధం చేసి ఉంచగలరు ధన్యవాదములు